నేటి పాఠశాలలో విద్యతో పాటు ఇతర కళలలో కూడా పిల్లలు ఆసక్తిగా ఉన్నారు కానీ ప్రస్తుత విద్య కేవలం మార్కుల కోసం పరిమితమైనది అలా కాకుండా చదువుతో పాటు క్రీడలను కళలను నైపుణ్యాలను పొంద ప్రోత్సహించబడడం వల్ల మన భారతదేశ విద్యార్థులు ప్రగతిని సాధించారు